మాములుగా భీమా అనేది ఓ ఇన్ని ఇయర్స్ కానీ ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది భీమా అది భీమా పాలసీ ఎంత టూ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ కానీ ఫైవ్ ల్యాక్స్ కానీ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ కానీ థర్టీ ల్యాక్స్ కానీ ఇట్లా ఉంటుంది అన్నమాట ఇవి కూడా ఓ కొంత ఒకసారి సంవత్సరానికి ఈ భీమాకు ఈ పాలసీకైతే మనం పే చేయాల్సిన అమౌంట్ నెలకు సంవత్సరానికి మూడు నెలలకు రెండు నెల్లకు ఒకసారి అట్లా ఇంత అని ఉంటుంది అట్లా పే చేస్తూ చేస్తూ వాళ్ళు ఒక టైం పీరియడ్ అనేది మనకు పెట్టింటారు అన్నమాట ఒక ట్వెంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫోర్ టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్లా టైం పీరియడ్ అనేది ఉంటుంది ఈ టైం పీరియడ్ మొత్తం వాళ్ళు చెప్పిన పీరియడ్ ప్రకారంగా సంవత్సరానికి నెలకు ఇంత అమౌంట్ అనేది మనం వాళ్ళకు పే చేస్తూ ఉండాలి అన్నమాట బ్యాంకింగ్ పరంగా కానీ ఎల్ఐసి పరంగా అయినా కానీ ఇట్లా అమౌంట్ పే చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే కానీ మనము మన టైం పీరియడ్ అయిపోయే లోపు మనకేమన్నా ఇంజూరీ అయ్యి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి సమ్థింగ్ ఏదైనా అనారోగ్య పరంగా ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోతే వెంటనే ఇస్తారు ఒకవేల లేదు ఇలా ఏం లేదు వీళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు భీమా పాలసీ టైమింగ్ అంతా అయిపోయింది భీమా మొత్తం అంతా అయిపోయింది కట కట్టే పాలసీలన్ని అయిపోయినాయి అనుకో లాస్ట్ మినిట్లో మనకు రావాల్సిన అమౌంట్ స్టార్టింగ్ ఇంత భీమాకని మనం పే చేసింటాము కదా అమౌంట్ ఆ మొత్తం అమౌంట్ కూడా మనకు ఒకవేళ బాగున్నా కూడా మనకు అమౌంట్ ఇస్తారన్నమాట ఈ ఎల్ఐసి భీమా కానీ అట్లా బాగున్న మనకు అమౌంట్ ఎంత పాలసీకైతే మనం కట్టామో అంత పాలసీ మనకు ఇచ్చేస్తారు దీని వల్ల మనకు అయితే చాలా లాభాలే ఉన్నాయన్నమాట మనము ఇప్పుడు తొందరగా మనము చేసిన వర్కుకి పొదుపు చెయ్యాలంటే చెయ్యలేం మొత్తానికిప్పుడు ఈ భీమాలైతే కట్టగలము ఎలా అంటే ఇప్పుడు భీమా వచ్చింది కట్టకపోతే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కట్టుకోకుంటే ఏమవుతుందో ఏమో ఉర్నే మిగతాది కట్టినంత వేస్ట్ అవుతుందని ఇలా కడతూ కడతూ పోతాం కాబట్టి మనం ఒక పొదుపుగా పెట్టేసుకున్నట్టే దీని వల్ల మనం లాస్ట్ మినిట్లో అంటే అది వచ్చిన డబ్బు వస్తుంది గదా అప్పుడు మనకు సంతోషం అవుతుంది అన్నమాట ఒకటేసారి మనము రెండు మూడు లక్షలు పది లక్షలు కట్టాలంటే ఇబ్బందే అవుతుంది అదేదో కొన్ని నెల నెలకు ఒక రెండువేలు సంవత్సరానికి ఒక